హలో మేడం చెప్పండి మీకు ఎలాంటి

అవును మేడం ఉంటాయి మేడం మీకు ఎలాంటి కొబ్బరికాయలు కావాలి ఓకే మేడం ఎక్ కొబ్బరికాయలలో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కావాల లేకపోతే తక్కువ నీళ్ళుఉన్నాయి కావాల ఉన్నాయి మేడం

అవి అలా అవి చాలా రేట్ మేడం అవి చాలా కాస్ట్లి ఉంటాయి అందులో అవి చాలా తక్కువగా దొరుకుతాయి మేడం అవి పండించడం కూడా తక్కువగా పండిస్తారు అందుకే అవి చాలా కాస్ట్ ఉంటాయి మేడం మాకు రావడం కూడా ఎక్కువ కాస్ట్తో తీసుకుంటాం మేము కూడా మీకు ఎంత కావాలి మేడం మా దగ్గర ఎక్కువ ఎక్కువ ప్రాడక్ట్ ఏ ఉంది ఎన్ని కావాలి మేడం ఓకే మేడం మా మా తోట దగ్గర మేము అరేంజ్ చేస్తాం మీకు

టుమారో రండి మేడం రేపు రండి మేడం ఓకే మేడం మేము అరేంజ్ చేస్తాం